హలో మీరు పంపించిన ఐటమ్సు నేను ఆర్డర్ చేసిన ఫుడ్లో ఒక ఐటమ్ రాలేదు తీసుకొచ్చిన బిర్యానీ కూడా ఒలికిపోయి వచ్చిందండి అందుకనే మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను నేను చెప్పిన ఇంకొక ఐటము మటన్ కర్రీ చెప్పాను అది కూడా రాలేదు అందుకని తెచ్చే అతను కూడా దాన్ని ఒలుకపోసుకొని తీసుకొచ్చినట్టున్నాడు బాగాలేదు అందుకనే నేను మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను పంపించేస్తున్నాను తీసుకోండి మనీ రిటర్న్ పంపించండి ఓకే ఉంటాను మరి